పన్నెండు గుంటల భూమి ఉన్నది మాకు అందులో మంచిగా తోటకూర పాలకూర కారేటు ఎర్ర ఎర్ర తోటకూర చుక్క కూ చుక్క తోటకూర అన్నీ తేరా కూరగాయలు బెండకాయ బీరకాయ అన్ని పండించుకుంటాం పండించుకోని ఇక అందులో ఒకొక్క పారేసుకొని ఎప్పుడూ ఇంత చిటికెడు చిటికెడు తవ్వుకుంటా మంచిగా ఎప్పుడు కూరగాయలు తెంపుకుంటా అలసంద కాయ టమోటా బెండకాయ దొండ చెట్టు పెట్టుకుంటే కోతులు తింటయి కాని బెండకాయలు పెట్టుకుంటాం అన్ని తీరుల కూరగాయలు పండించుకుంటాం ఒకరి ఇంటికి పోము మా తోట పని మేమే చేసుకుంటాం ఎటుపోము మాకింత వ్యవసాయం ఉన్నది పోయి పొలం కాడికి పోతాం అక్కడ పొలం చూసుకుంటాం ఇంటికి వస్తాం ముసలి వాళ్ళం ఇక ఇంటనే ఉంటాం ఎటు పోము కూరగాయ తోటలు పండించుకుంటూ ఎటైనా పోయినా కానీ మళ్ళీ వాళ్ళను ఇంటి పక్కన వాళ్లని చూడమంటాము నీళ్ళు చూస్తారు వాళ్ళు వాళ్ళు ఎన్ని తెంపుకుంటారు చెప్తారు మళ్ళీ మాకు మేము తెంపుకున్నామని సరే మంచిది కష్టపడ్డవాళ్ళు తినాలని మేమంటాం ఇక పది రోజులుండేది ఉంటే మళ్ళీ పది రోజులకి ఇంటికి వస్తాం ఇంకెటు పోతాం పోతే హైదరాబాదు పోతాం లేకుంటే ఇంటికాడనే ఉంటాం